ఇంటర్నెట్ ఆటలు అనే అంశం పిల్లల జీవితంలో చాలా మార్పులు తీసుకు వచ్చింది ఇంటర్నెట్ ఆటలు ఏ సమయంలోనైనా ఏ ప్రదేశంలోనైనా ఆడవచ్చు ఆ ఆటలు ఆటలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్ళకు అందుబాటులోకి తెస్తుంది ఇంటర్నెట్ ఆటలు చాలా వినోదాత్మకంగా ఉంటాయి అవి కథలు యాక్షన్ మరియు మనోరంజితతో ఉంటాయి సమాజంలో ఇంటర్నెట్ ఆటగాళ్ళను ఎంతోమంది దొరుకుతారు ఆటగాళ్ళు అందరు కలిసి ఆడు ఆడుతారు ఒకరికొకరు విడివిడిగా ఆడుతారు ఒకరి సహాయం ఇంకొకరు తీసుకుని ఆడుతారు ఇలా ఇంటర్నెట్ ఆటలు పిల్లల జీవితంలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చాయి